హలో నమస్తే మ్యాడమ్ అవును మ్యాడమ్ ట్రావెల్ ఏజెంట్ అండి చెప్పండి వెకేషన్ మ్యాడమ్ మీరు వెకేషన్కి వస్తున్నారా ఓకే మ్యాడమ్ మ్యాడమ్ ఎన్ని రోజులు స్టే చేస్తారండి త్రీ ఫోర్ డేస్ అండీ ఓకే మ్యాడమ్ మ్యాడమ్ ఒక వన్ వీక్ అయితే మీకు ప్ల్యానింగ్ బాగుంటుందండి వెకేషను వన్ వీక్ అయితే వెకేషన్కి బాగుంటుంది మ్యాడం మ్యాడము ముందుగా వచ్చి మనం తిరుపతి దేవస్థానం దర్శించుకొని అక్కడి నుంచి విజయవాడ దేవస్థానం దర్శించుకొని మనము నేరుగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో టూరిస్ట్ ప్లేస్ అంటే విశాఖపట్నం జిల్లా మ్యాడమ్ ఇక్కడ యారాడ బీచ్ రుషికొండ బీచ్ ఆర్కే బీచ్ అదేవిధంగా భీమిలి బీచ్ ఇలా బీచ్లు చాలా బాగుంటాయి మ్యాడమ్ మ్యాడమ్ కనకమహాలక్ష్మి టెంపుల్ ఉందండి అదేవిధంగా మనకి విజయనగరం జిల్లాకు వచ్చేటప్పటికి దిబ్బేశ్వర స్వామి దేవాలయం అని వెయ్యి సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఉంది రామ్ నారాయణ్ టెంపుల్ ఉంది అదేవిధంగా రామ తీర్థాలు గుడి ఉంది అదే విధంగా మనకి వన్ వీక్ సరిపోతుంది మ్యాడమ్ మనకి ఎక్కువగా ఇప్పుడు పాడేరు హిల్స్ అదేవిధంగా అరకు బుర్రా కేవ్స్ మారేడుమిల్లు అదేవిధంగా లంబసింగి వంటి ప్రాంతాలు మనం చూడ్డానికి బాగుంటాయి మ్యాడమ్ వెకేషన్కి అక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మనకి మీరు పాడేరు హిల్స్లో క్యాంపెనింగ్ చేద్దామనుకుంటే మీకు ఫైర్ క్యాంపెనింగ్ కూడా అవైలబుల్ ఉంది మ్యాడమ్ మీరు ఒకసారి మీరు చెక్ చేసుకొని మనీ అంతా రెడీ అయ్యి మీరు వద్దామని అనుకున్న ఒక మూడు రోజులు ముందు ఫోన్ చేస్తే అంతా మేము ఏర్పాటు చేస్తామండి అన్ని మేమే చూస్తాం మ్యాడమ్ వచ్చే ముందు కాల్ చేయండి మ్యాడమ్ ఓకే